భారతదేశం అనేక భాషలు సాంస్కృతిక సాంప్రదాయాలు కలిగిన విశాల దేశం చాలా ప్రాంతాల మధ్య సాంస్కృతిక మార్పిడి సహజమైంది ఈ రోజులల్లో సాంస్కృతిక మార్పిడి సహజమైన ప్రక్రియగా నిలిచింది భాష మరియు సాంస్కృతి రెండు పరస్పర ప్రభావితమవుతున్నాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఇది మరింత స్పష్టంగా ప్రాముఖ్యత చెందుతుంది భారతదేశంలో తెలుగు ఒక ప్రముఖ భాషగా స్థిరపడింది దక్షిణ భారతదేశంలో తెలుగు మాట్లాడే వాళ్ళు అధికంగా ఉండడం వల్ల ఈ భాషకు ప్రత్యేక స్థానం ఉంది తెలుగు సినీ సాహిత్యం సంగీతం ఇతర రాష్ట్రాల ప్రజలైన వారిపై గట్టి ప్రభావం చూపుతుంది ఇప్పుడు సాంకేతిక అభివృద్ధితో పాటు భాష మార్పిడి మరింత వేగంగా జరుగుతుంది సోషల్ మీడియాలు అనువాద సేవలు వంటి ప్లాట్ఫామ్ల భిన్నమైన భాషల్లో మాట్లాడే ప్రజల మధ్య అనుసంధానం పెంచుకుంటుంది తెలుగు మాట్లాడే ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళినప్పుడు అక్కడ భాష సాంస్కృతి స్వీకరించడంతో పాటు మన భాష సాంప్రదాయాలను కూడా ప్రదర్శిస్తున్నారు అలాగే తెలుగు భాష ఇతర భాషల నుంచి పదాలను గ్రహిస్తూ కాలానుకనుగుణంగా అభివృద్ధి చెందుతుంది తెలుగు భాష వ్యాపారం విద్య వినోద రంగాల్లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వం కూడా స్థానిక భాషల ప్రాముఖ్యత పెంచేందుకు చాలా విధానాలు అనుభవిస్తుంది అమలు చేస్తుంది భవిష్యత్తులో తెలుగు మరింత విస్తరిస్తుంది